నా పేరు చిత్రా అండి నాకు మ్యారేజ్ అయ్యి పది సంవత్సరాలు అయింది అనమాట నా హస్బెండ్ పేరు వచ్చేసి రఘు నాకు ఒక పాప బాబు ఉన్నారనమాట నవ్య దీక్షిత్ పాప వచ్చి పెద్ద పెద్ద అమ్మాయి తనే ఫస్ట్ పుట్టిందనమాట తను వచ్చేసి ఇప్పుడు సెకండ్ స్టాండర్డ్ చదువుతోంది నా బాబు వచ్చేసి ఇప్పుడే యూకేజీ చదువుతున్నాడు అనమాట చాలా హ్యాపీ అయిన కుటుంబము మాది లవ్ మ్యారేజ్ మా అమ్మానాన్నలని ఒప్పించి నా హస్బెండ్ వాళ్ళ అమ్మానాన్నలని ఒప్పించి మేము చేసుకున్నాము ఏడు సంవత్సరాలు ప్రేమించుకున్నాము తర్వాత ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకున్నాము అనమాట చాలా సంతోషంగా ఉన్నాము మేము తను వచ్చి నా హస్బెండ్ వచ్చేసి బిజినెస్ చేస్తున్నాడు మొబైల్ షోరూం పెట్టుకో ఉన్నాడు నేను వచ్చి సాఫ్ట్వేర్ ఇంజనీర్ని కరోనా టైం నుంచి వర్క్ ఫ్రం హోం తీసుకొని ఇంట్లో నుంచే చేస్తున్నాను ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళని వదిలి వెళ్ళలేను మా అమ్మ నాన్న వయసు అయిన వాళ్లు మా అత్త మామలు కూడా వయసు అయిన వాళ్లు కాబట్టి వాళ్ళు పిల్లల్ని చూసుకోలేరు వాళ్లకి ఇబ్బంది అందుకని చెప్పేసి వాళ్ళని చూసుకుంటూ నేను నా పిల్లల్ని చూసుకుంటూ నేను వర్క్ ఫ్రం హోం తీసుకొని ఇంట్లోనే ఉన్నాననమాట చాలా హ్యాపీ ఫ్యామిలీ అత్తమామలు నన్ను చాలా బాగా చూసుకుంటారు అనమాట తర్వాత వచ్చేసి మేము ఎక్కువ ట్రావెల్ చేయడం అంటే చాలా ఇష్టము తరచూ వెళ్తూ ఉండము సంవత్సరానికి ఒక మూడు నాలుగు సార్లు వెళ్తాము కానీ వెళ్తే మాత్రం చాలా దూర ప్రదేశాలకి ట్రావెల్ చేస్తూ ఉంటాం అనమాట సిక్స్ మంత్స్ బ్యాక్ వచ్చి కేరళకి వెళ్ళాము నా ఫ్రెండ్ పవిత్ర హరి అని చెప్పేసి వాళ్ళ హస్బెండ్ పేరు హరి వాళ్ళ పిల్లలు మళ్ళి మా ఫ్యామిలీ అంతా కలిసి కేరళ ట్రిప్ వెళ్ళాం అనమాట మూడు రోజులకి చాలా బాగా ఎంజాయ్ చేసాము తర్వాత వచ్చేసి కడలూరుకి లాస్ట్ మంత్ వెళ్ళాము వాళ్లు ఉండేది కడలూరులోనే అనమాట వాళ్ళ ఇంటికి వెళ్ళాము అక్కడ ఒక టు డేస్ ఉన్నాం అనమాట తర్వాత పాండిచ్చెరీకి వెళ్ళాము అక్కడ ఒక టు డేస్ ఉన్నాము కడలూరు పాండిచ్చెరి దగ్గరే కదా వాళ్ళ ఇంట్లో స్టే చేసి పాండిచ్చెరి అంతా తిరిగాము రెండు రోజులు చాలా బాగా ఉండింది ట్రావెల్ చేయడం మా ఫ్యామిలీకి కొంచెం ఇష్టం అనమాట ఎందుకంటే మేము ఎక్కువ మీట్ అయ్యి ఎక్కువ టైం స్పెండ్ చేసుకోలేం ఒకటిగా ఎప్పుడైనా ఈ పిల్లలకు హాలిడేస్ వచ్చినప్పుడు నేను ఆఫీసులో లీవ్ తీసుకొని ఏం చేస్తామంటే లాంగ్ జర్నీ ఉంటే ట్రావెల్ చాలా సేపు ఉంటుంది కాబట్టి మా గురించి మేము తెలుసుకుంటూ మా గురించి మేము మాట్లాడుకుంటూ పిల్లలతో కొంచెం ఆడుకుంటూ టైం స్పెండ్ చేస్తూ అలా అలా లాంగ్ జర్నీ చేయడమే మాకు చాలా ఇష్టం అనమాట ఇదండీ నా కుటుంబం గురించి